ఓకే మేడం చాలా థాంక్స్ నన్ను విజిట్ చేసినందుకు మీరు ఇక్కడ మనకి వచ్చేసి తిరుపతి వేంకటేశ్వరస్వామి దేవాలయము మల్లికార్జునస్వామి దేవాలయం శ్రీశైలంలో ఉంటుంది ఇక్కడ రాతి కొండల మీద జలపాతం కూడా ఉంటుంది అది చాలా ఫేమస్ ఇక్కడ మనకి వైజాగ్ బీచ్ బీచ్ కూడా చాలా ఫేమస్ విజయవాడలో కనకదుర్గ అమ్మవారి టెంపుల్ కూడా చాలా ఫేమస్ ఇందులో మిమ్మల్ని ఎక్కడికి తీసుకు వెళ్ళమంటారు ఓకే మేడం ఓకే మేడం ఇక్కడ నేను మిమ్మల్ని సాయంత్రం ఈవెనింగ్ ఫైవ్ థర్టీకి ఇక్కడ మనకు ఉన్న వైజాగ్ బీచ్లో తీసుకుని వెళ్తాను అక్కడ ఆ వ్యూ చూసి మీరు ఎంతగానో సంతోషిస్తారు అక్కడ అలలు వస్తూ ఉంటాయి మీరు ఇసుకలో మీ పేరు రాసుకుని చాలా ఆనందపడతారు అక్కడ ఇవి చూడటానికి ఎంతో చక్కటి చూడదగిన ప్రదేశము ఆ బీచ్లో మనకి వెళ్ళినప్పుడు పల్లీలు కూరగాయలు దోసకాయ దొరుకుతాయి ఓకే మేడం చాలా థాంక్స్ మీరు నన్ను విజిట్ చేసినందుకు నేను ఇపుడు మీకు చూపించిన ప్రదేశాలు మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను